కరోనా టైంలో రైతులందరూ కూరగాయాలనేది చాలా ఎక్కువ పండించారు అంటే ఇంక ఎక్కడ అంటే ఇంక ఎటూ ఎల్లలేని పరిస్థితి జనాలందరూ కూరగాయలు అంటే అప్పుడు ఎవరికీ ఎప్పుడు తిండి విషయంలో ఆహారం విషయంలో వాటికి వి విలువ తెలియలేదు విలువ తెలియలేనప్పుడు ఒకటేసారి కరోనా టైంలో చాలామందికి ఆ ఫుడ్ వ్యాల్యూ అనేది తెలిసింది ఎందుకంటే అందరూ ఏదో తినేసి వదిలేయడం దానిని వేస్ట్ చేయడం దా ము అందులోనే ఉండేవారు కానీ ఇంకా దీన్ని దీన్ని ఎలాగైనా తినేయాలి చాలా కష్టపడి పండిస్తున్నారు అనే ఆలోచన ఒక్కరికీ లేదు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరికీ దాని విలువ అనేది తెలిసింది ఆ విలువ తెలిసింది కానీ రైతులకు మాత్రం ఆ విలు రైతులకీ రైతుల విలువ మాత్రం ఎవరికీ తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు బెండకాయలు పండించాడు ఒక రైతు బెండకాయలు పండించి అమ్ముకుందాం అనే సరికి బెండకాయ కేజీ రూపాయికి పడిపోయింది అంత తక్కువ అంత తక్కువ ధరలో అమ్ముకుంటే రైతు ఇంకేం బ్రతుకుతాడు ఇలా ఆత్మహత్యలే చేసుకుంటారు మరీ అంత తక్కువగా రూపాయికి పడిపోవడం ఏంటి అంటే ముందు పండించినప్పుడు మరి మనం కొనుక్కునే దగ్గర రూపాయికి అంటే అమ్మినోడు రెండు రూపాయలు మూడు రూపాయలకు అమ్ముకుంటున్నారు మరి రైతులకి ఇంకేం ఇంకేం దినం తీరుతుంది వాళ్ళు చచ్చిపోతానే ఉంటారు ఇంకా టమాటాలు టమాటాలు కూడా అలానే ఒక రైతు టమాటాలు పండించి టమాటాలు చెల్లక చ ఒక రైతు అయితే నీటిలో కలిపేసుకున్నాడు ఎన్నో టన్నుల టమాటాలు అది కూడా రూపాయికే ఉంది అప్పుడు కూడా విలువ అంటే మరీ అంత ఘోరంగా తినే ఆహరం రూపాయికి రెండు రూపాయలకి పెడితే రైతులు ఇంకేం అయిపోతారు మరి అలాగ బయట ఫుడ్ అది మాత్రం తగ్గిచ్చే అవకాశాలు మాత్రం ఉండవు కానీ కూరగాయలకు మాత్రం ఏదైనా అన్నం పండించేటప్పుడు మాత్రం దాని విషయాల్లో మాత్రం రైతులు తగ్గిచ్చేసి వంద రూపాయలకి రెండువందల రూపాయలకి బస్తా వచ్చేయాలి కూరగాయలకేమో తగ్గ రూపాయకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో చాలామంది ఉంటారు కానీ ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం యాక్షన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మరీ రేట్ లేనప్పుడు మరీ రూపాయికి రెండు రూపాయలకి పడిపోతే రైతు కష్టపడ్డం చాలా చాలా అన్యాయంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు ఇల్లు గడవడానికి రైతుకి అదొక్కటే దారి ఉంటుంది అలాంటిది ఇప్పుడు అది కానీ లేకపోతే మనమందరం ఏమైపోవాలి కనీసం అంటే మరి ఎక్కువ డబ్బులకి ప్రైజ్కి పెట్టేయమనట్లేదు కనీసం కొంతలో కొంత అయినా రైతు కూడా బతకగలిగే డబ్బులుంటే రైతు కూడా బతుకుతాడు మనకి అన్నీ అందిస్తారు మనం తినగలం ఐదు ఐదు ఐదు వేళ్ళు మన నోట్లోకి వెళ్తాయి